నేను ఒక పెద్ద భాష నమూనా కాబట్టి నేను నా సొంత అభిప్రాయాలు లేదా నమ్మకాలను కలిగి ఉండలేను అయితే నేను వార్తాపత్రిక చదవటం ఒక ప్రయోజనాలు గురించి సమాచారాన్ని అందించగలను వార్తాపత్రిక చదవటం పిల్లలకు ఇంకా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది ఇది వారి భాష నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇంకా మరియు వారి సృజనాత్మకతను కూడా తెలియజేస్తుంది వార్త పత్రిక చదవటం కూడా పిల్లలకు విమర్శనాత్మక ఆలోచన మరియు సమాచారాన్ని విశ్లేషించే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది వార్తాపత్రిక చదవటం యొక్క ప్రయోజనాల గురించి పిల్లలకు తెలియచేయడానికి తల్లిదండ్రులు మరియు పాఠశాలలు వార్తాపత్రికలను చదవడానికి ప్రోత్సహించాలి ఇంకా అనేక విధాలుగా చేయవచ్చు ఉదాహరణకు వా వారు వార్తాపత్రికను ఇంటికి తీసుకురావడం వార్తాపత్రిక చదవటంపై కార్యకలా కార్యాలను నిర్వహించడం మరియు వార్త పత్రికల గురించి మాట్లాడటానికి సమయం కేటాయించడం ద్వారా చేయవచ్చు పిల్లలు వార్తాపత్రిక చదవటం నేర్పించడానికి తల్లిదండ్రులు మరియు పాఠశాలలు వారి ఆసక్తులు పరిగణంలోకి తీసుకోవాలి ఉదాహరణకు ఒక పిల్ల స్పోర్ట్స్లో ఆసక్తి కలిగి ఉంటే వారు స్పోర్ట్స్ పై దృష్టి పెట్టవచ్చు పిల్లలకు వారి స్వంత చిన్న వార్త పత్రిక రూపొందించడానికి అనుమతించడం కూడా ఒక గొప్ప మార్గం ఇది వారిని వార్తాపత్రికలను ఎలా విభజించాలో మరియు వాటిని ఎలా సమాచారంగా మరియు ఆసక్తికరంగా ఎలా చేయాలో నేర్పిస్తుంది వార్తాపత్రిక చదవటం అనేది పిల్లలు అభివృద్ధికి ఒక ముఖ్యమైన భాగం ఇది వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో వారి భాష నైపుణ్యాలను మెరుగుపరచడంలో మరియు వారి సృజనాత్మకతను కూడా సహాయపడుతుంది